ప్లీజ్ టెల్ ద పాజిటివ్ ఎక్స్పీరియన్స్ యు హాడ్ విత్ యువర్ ఫస్ట్ ప్రోడక్ట్ నేను ఫస్ట్ ప్రోడక్ట్ యూస్ చేసింది ఏంటంటే లైక్ ఫేస్ వాష్ అది వింజరా గ్లూటాతయాన్ అని ఒక ఫేస్ వాష్ యూస్ చేశాను అది చాలా బాగా వర్కౌట్ అయ్యింది నా ఫేస్కి చాలా పింపుల్స్ ఉండే అలాగే బ్లాక్ స్పాట్స్ ఉండే అది గ్లూటాతయాన్ అది ఒక ప్రోడక్ట్ అది ఒక చెట్టు సీబక్తాన్ అనే దాని నుంచి తయారు చేస్తారు సీబక్తాన్ అనేది ఒక ఫ్రూటు అది అనేది లే అండ్ లడక్లో యూజ్ చేస్తారు అది యూజ్ చేయడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే ఫ్యూచర్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అది యూజ్ చేయడం వల్ల మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు ఎందుకంటే అది ఒక చెట్టు నుంచి వస్తుంది కాబట్టి అది అది మనకు ఇక్కడ ఎక్కడ దొరకదు అది కావాలి అనుకుంటే మనం గూగుల్లో వింజరా వెబ్సైట్కి వెళ్ళి వింజరా డాట్ కామ్ అని వెళ్ళి మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆర్డర్ చేసుకోవాలి అది వింజరా వెబ్సైట్ వాళ్ళు మనకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేశారు అలాగే షిప్పింగ్ చార్జెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అందులో ఫేస్ వాష్ ఒకటే కాదు ఏ హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన ప్రోబ్లమ్స్కి ఏ ప్రోబ్లంకి సంబంధించిన సొల్యూషన్ ఉంటుంది అలాగే నేను చాలామంది మా ఫ్రెండ్స్కి చెప్పాను వాళ్ళు కూడా యూస్ చేశారు రిసల్ట్ చాలా మంచిగా ఉంది ఫేస్ వాష్ ఒక్కటే కాదు ఏహెల్త్ ఇష్యూస్కి అయిన మోకాళ్ళ నొప్పి అయిన డయాబెటీస్ అయిన క్యాన్సర్ అయిన ఎలాంటి హెల్త్ ఇష్యూస్కు అయిన ఉంటుంది నేను మా ఇంట్లో కూడా మా అమ్మకి మోకాళ్ళ నొప్పికి ఇచ్చాను ఆమె స్టాటింగ్లో కొంచెం నమ్మలేదు కానీ యూజ్ చేసింది త్రీ టూ సిక్స్ మంత్స్ ఆమెకి వర్కౌట్ అయింది ఆమె మా ఊళ్ళో మా పిన్ని వాళ్ళకి మా పెద్దమ్మ వాళ్ళకి చాలామందికి చెప్పింది ఈ ఈ వింజరా వెబ్సైట్ వాళ్ళు ఒక హెల్త్ కేర్ స్టార్ట్అప్ని కూడా క్రియేట్ చేశారు అది స్టూడెంట్స్ నుంచి అందరికి తెలవాలని వింజరా అనే ఒక ఎస్ఓఎల్ అనే ప్లాట్ఫాం క్రియేట్ చేసి చాలామందికి లైక్ మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చారు అలాగే ఇంటెన్షిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు అది మనకి సర్టిఫికేట్స్ చాలా ఉపయోగపడతాయి అందులో పాటిస్పేట్ చేశామని లైక్ నేను కూడా అందులో ఒక పార్టు వన్ ఇయర్ వర్క్ చేశాను నాకు కూడా కొంత టీం ఉంది అందులో ఏ ప్రొడక్ట్స్ యూస్ చేసిన మంచి రిసల్ట్ వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు